హలో చెప్పండి చెప్పండి సార్ ఎవరు స్టూడెంట్ ఎవరు రాజ్ కుమారు ఓకే సార్ అయితే యూనిట్ టెస్ట్లో మొత్తం అన్నీ బిలో అవరేజ్ వచ్చినాయి సార్ మేము కూడా అదే మీకు కాల్ చేసి ఒకసారి అడుగుదామని అనుకున్నాం ఎందుకు ఇట్లా తక్కువ వచ్చినాయి అని అదే అండి మేము కరెక్టే చెప్తున్నాం ఇక్కడ కూడా కరెక్టే ప్రాక్టీస్ చేస్తుండు ఒకసారి చేసి వెళ్ళిపోతాడు ఇంటికాడ చేసుకోండి అని హోమ్వర్క్ ఇస్తున్నాం కానీ ఇంటికాడ చేస్తాండు అనుకున్నాం కానీ ఇట్ల నెగ్లెట్ చేస్తాడని మాకు కూడా తెలియదు అండి ఏ లేదండి మేము కూడా అంటే మా స్టూడెంట్స్ కూడా మంచి మార్క్స్ రావాలని మేము కోరుకుంటాం కానీ అట్ల ఏమి అంటే ఈ సారి ఎందుకో ఒకసారి డల్ అయినట్టు ఉన్నాడు మంచిగా ఉంటాడు క్లాస్లో కూడా

అదే మేము కూడా ఇప్పుడు ఇక టెస్ట్లలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకుందామని అనుకుంటున్నాం ఒక రెండు మూడు సార్లు వస్తే వాళ్ళకు అర్ధమైయ్యేటట్టు మంచిగా చెపించి ఇంకోసారి ఇట్లా తక్కువ మార్క్స్ రాకుండా ఏ అట్లా కాదు సార్

అదే సార్ మేము కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చూస్తాం అంటే మా దాంట్లో కూడా ఇప్పుడు వాళ్ళకు అర్థం కావడానికి స్మార్ట్ క్లాస్లు అవి ఇవి చెప్తున్నాం

అంటే ఇప్పుడు స్కూలు ఫోర్ ఓ క్లాక్కి అయిపోతే ఒక వన్ అవర్ స్టడీ అవర్ పెడతాం ఓకే సార్ ఇంకోసారి ఇక మేము కూడా జాగ్రత్తలు తీసుకోని మీరు కూడా ఇంటికి వచ్చినాళ్ళే హోంవర్క్స్ అవి కరెక్ట్ చేస్తుండా అని చూడండి

అదే అండి మేము ఒకసారి మిమ్మల్ని పిలిచి మాట్లాడుదామని అనుకున్నాం కానీ మీరే చేసిర్రు ఇక ఓకే అండి